మా పల్లె సమూహ సంస్కృతిలో నృత్యం చాలా ముఖ్యమైనది ప్రజలు దాన్ని చాలా ఆనందిస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ నృత్యాన్ని ప్రేమిస్తారు చిన్నపిల్లలనుండి ముసలోల్ల దాకా అందరికీ ఇక్కడ నృత్యం అంటే చాలా ఇష్టం అది ఒకవేళ ఆడి అయినా లేకపోతే చూడడానికైనా ప్రతిఒక్కరికీ నృత్యం అంటే ఇక్కడ చాలా ఇష్టం అన్ని పండుగలకూ మేము నృత్యం చేస్తాము మొదటిగా వచ్చేసి సంక్రాంతి సంక్రాంతి సమయంలో మంచిగా భోగి మంటలు వేసుకుని దాని చుట్టూ మేమందరము నృత్యం చేస్తాము అన్నీ పాతసామాన్లు అన్నీ వేసి దాని చుట్టూ ఆ మంట చుట్టూ మేము మంచిగా నృత్యం చేస్తూ మా సమయాన్ని గడుపుతాము అది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అందరూ దానిలో పాల్గొంటారు అలాగే బతుకమ్మ బతుకమ్మ మన తెలంగాణకి మంచిపేరు ఇచ్చిన బతుకమ్మ బతుకమ్మ అంటే అందరికీ ఎంత ఇష్టమో మీకు తెలిసిందే ఆ బతుకమ్మలో కూడా తొమ్మిది రోజులూ ఆడవాళ్ళు అందరూ నృత్యాన్ని చేస్తారు ఆ నృత్యాన్ని చూసి మగవాళ్ళు ఆనందిస్తారు ఆ నృత్యం ఏంటంటే తొమ్మిది రోజులూ బతుకమ్మ పూలతో పేర్చి బతుకమ్మ దాని చుట్టూ నృత్యాన్ని చేస్తారు నృత్యం అనద్దు కానీ అదికూడా ఒక నృత్యమే దానిచుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ ఆడవాళ్ళు పాటలు పాడుకుంటూ ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు ఆ తొమ్మిది రోజులూ ఆడవాళ్ళకి పెద్ద పండుగ ఆ పండుగ అనేది ఆడవాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే వినాయక చవితి వినాయక చవితి కూడా మేము ఇక్కడ వినాయకుడిని పెడతాము ఆ వినాయకుని దగ్గర రోజూ పూజలు చేస్తాము అలాగే మా నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తాము ఆ వినాయక చవితి అనేది మా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆ వినాయక చవితిలో మేమందరం నృత్యం చేస్తాము తొమ్మిది రోజులూ రోజుకి ఒకరు వాళ్ళకి ఉన్న నృత్యం ఏంటి కల ఏంటి అనేది అనేది ఆ తొమ్మిది రోజుల్లో చూపిస్తారు వాల్లకి ఆ తొమ్మిది రోజు చాలా ఆనందాన్ని ఇస్తుంది